హలో ఏసీ మెకానికా అండి సార్ మా ఇంట్లో త్రీ డేస్ నుంచి ఏసీ పని వర్క్ అవ్వ వర్క్ చేయట్లేదు రిపేర్ చేస్తారా త్రీ డేస్ నుంచి వర్క్ అవ్వట్లేదు వారంటీ పేపర్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మేము వన్ ఇయర్ అవుతుంది తీసుకోని ఫస్ట్ టైమ్ ఆగిపోయింది అండి

అంత అవును అంటే ఎన్ని డేస్లో రిపేర్ అయిపోతుంది అండి ఎన్ని డేస్లో రిపేర్ అయిపోతుంది వన్ డే అంటే ఎందుకు అంటే సడన్గా ఆగిపోయింది అది వర్క్ చేయడం

లేదు హై వోల్టేజ్ ఇంట్లో హై వోల్టేజ్ వల్ల సడన్గా ఆగిపోయింది ఎంత టెంపరేచర్ చేంజ్ చేసిన కానీ చేంజ్ అవ్వట్లేదు లేదు అవన్నీ ప్రోపర్గా యూస్ చేసినాం రేపు వస్తారా ఓకే మినిమం చార్జెస్ ఓకే ఓకే మినిమం చార్జెస్ ఇస్తాను ఏ టైమ్కు వస్తారు మీరు మార్నింగా సరే ఇప్పుడు అడ్రస్ పెట్టాలండి ఓకే అండి నేను మీరు వచ్చేవరకు అన్ని క్లీన్గా పెట్టేస్తాము మీరు రండి ఓకే మరల ఒకసారి మార్నింగ్ ఇన్ఫార్మ్ చేస్తాను వచ్చేయండి ఓకే థ్యాంక్ యూ సార్